అవును నాకు షేర్ మార్కెట్ గురించి తెలుసు షేర్ మార్కెట్అ నేది స్టాక్లు బాండ్లు అలాగే ఇతర అధిక ఆస్తుల కొనుగోలు మరియు విక్రయించే మార్కెట్ షేర్ మార్కెట్లు హెచ్చు తగ్గులకు గురవుతాయి అంటే షేర్ ధరలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి ఈ హెచ్చు తగ్గులు అనేక అంశాల ద్వారా ప్రభావితం అవుతాయి వీటిలో ఆర్ధిక పరిస్థితులు సంస్థ కార్యకలాపాలు మరియు ప్రపంచవ్యాప్త సంఘటనలు ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్ గురించి ఇది ఒక హెచ్చుతగ్గుల దశలో ఉంది రెండు వేల ఇరవై రెండులో భారతదేశ భారతీయ స్టాక్ మార్కెట్లు చాలా పెరిగాయి కానీ ఇరవై మూడులో అవి చాల తగ్గిపోయాయి ఈ హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయి వీటిలో అమెరికన్ స్టాక్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు ప్రపంచం యొక్క ఆర్థిక అనిశ్చితి మరియు భారతదేశంలో ఆర్థిక ద్రవ్ ద్రవ్యలోపనం ఉన్నాయి డిజిటల్ యాప్ నుండి వచ్చే ప్రమాదాలను తగ్గించడానికి వ్యాపారులు డేటా సురక్షిత సురక్షితను మెరుగుపరచడం మరియు విభిన్నమైన మార్కెట్లను చేరుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించడంపై దృష్టిపెట్టాలి భారతదేశంలో డిజిటల్ యాప్ ద్వారా వ్యాపారాలు మార్చి మార్చాల్సి ఉంటుంది అలాగే ఈకామర్స్ వ్యాప వ్యాపార డిజిటల్ యాప్ ను వినియోగించి కొత్త కస్టమర్ లను తయారు చేస్తూ ఉంటారు